నాకు ఎప్పుడైనా ఆఫీసులో గొడవ ఎదురైనప్పుడు గొడవ పడ్డప్పుడు నేను ఫస్ట్ ఆ గొడవను ఎక్కువగా ఎక్కువ దూరం తీసుకవెళ్లాలి అనుకోను ఎందుకంటే ఆ గొడవను అక్కడికిఅక్కడే తీర్చాలని కోరుకుంటా అనుకుంటాను ఎందుకంటే ఆ గొడవ వల్ల నేను ఆఫీసులో ఉన్న ఎంప్లాయిస్ ఎంప్లాయ్ మధ్య ఎక్కువ మళ్ళీ విభేదాలు ఫ్యూచర్లో పెరుగుతాయని అందుకే నేను ఆ గొడువకు అక్కడికె పరిష్కారం చేస్తాను ఆ విధంగా నేను ప్రశాంతంగానే ఆన్సర్ ఇవ్వాలని ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటాను ఎందుకంటే ఆ గొడవలు చిరాకులో నువ్వు ఏదో ఒకటి అంటే ఇంకా ఎక్కువ అవుతుంది గొడవ అందుకని ఆ టైమ్లో నేను కొంచెం డిసిప్లైన్ మైంటైన్ చేసి ఆ గొడవకు ఆ గొడవ ఎందుకు వచ్చింది ఆ గొడవ వల్ల అని ఆ గొడవని ఎలా ఆపేయాలని ముందు అలోచించి ఆ గొడవని ఆపేస్తా ప్రశాంతంగా ఆలోచించినప్పుడు ఆ గొడవని ఆపగలుగుతాను ఆ గొడవ గల కారణాలు కూడా తెలుస్తాయి సో అందుకనే నేను గొడవలను ఎక్కువ గొడవలను ఎక్కువ దూరం వెళ్ళని వెళ్లనీయను ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు అప్పటికి అప్పుడే ఆ గొడవని అక్కడికే తీర్చి తీర్చిదిద్దేలా ఆపేలా ఆ గొడవని అక్కడికి అక్కడే ఆపేలా ప్రయత్నిస్తాను ఎందుకంటే ఆ గొడవ ఎక్కువ అయిందంటే అది ఇంకా చాలా దూరం వెళ్తుంది దాని వాల్ల అనేక సమస్యలు వస్తాయి సో అందువలన నేను ఎక్కువ ఆ గొడవని అక్కడికి అక్కడికే ఆపేలా ప్రయత్నిస్తాను ఆ టైమ్లో నేను ప్రశాంతంగానే ఉంటాను గొడవ టైమ్ నెక్స్ట్ ఆ గొడవ గల కారణాలు ఏంటో తెలుసుకొని ఆ గొడవ ఎందుకు అయింది ఆ గొడవని ఎలా ఆపగలిగాను అని ఆలోచింది ఆ తరువాత ఎదుటి వ్యక్తిని ఇద్దరం ఇద్దరం కలిసి ఫస్ట్ ప్రశాంతంగా ఉంది తరవాత ఆలోచించి ఆ గొడవని ఎట్లా తీర్చుతామో ఫస్ట్ తీర్చగలుగుతామని కూర్చొని చేసేస్తాము అప్పుడు మనం ఈజీగా కూడా గొడవని కూడా ఈజీగా ఆపగలుగు ఆపగలుగుతాము లేకపోతే ఇంకా ఎక్కువైతది దానివల్ల అనేక సమస్యలు కూడా వస్తాయి అలా ఆఫీస్లొ మనకు ఉన్న ఒక గౌరణం గౌరవం కూడా తగ్గే ఛాన్స్ ఉంది దాని దాని బదులు అందరు అక్కడికిఅక్కడే తీర్చిదిద్దితే ఎటువంటి సమస్యలు రావు ఫ్యూచర్లో కూడా అప్పుడు మనం ఇంకేస్ మనం నేను ఆ గొడవని ఎక్కువ ఎక్కువ కాకుండా చూస్తే మనది ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది ఆఫీసులో అందుకనే నేను ఆ గొడవని ఎక్కువ కానికుండా చేస్తాను కానీ కొంతమంది మాత్రం చాలా రూడ్గా ఇంకా బిహేవ్ చేస్తారు ఇంకా ఏమైనా గొడవలు అయినప్పుడు ఫిజికల్గా కూడా ఫిసికల్గా కూడా ఎదుటి వ్యక్థ వ్యక్తిని డామేజ్ చెయ్యాలి అనుకుంటారు కానీ నేను అలా కాదు ఫస్ట్ ఆ గొడవ గల కారణాలు ఏంటో తెలుసుకొని ఆ గొడవకి జవాబు తెలుసుకొని ఆ గొడవని అక్కడికే ఆపే ఆపే విధంగా ప్రయత్నిస్తాను దానివల్ల మంచిగా పేరు వస్తుంది ప్లస్ గౌరవం కూడా పెరుగుతుంది అప్పుడు వేరే ఇతర వ్యక్తులతో మనం మంచి బంధం కూడా పెట్టుకోగలుగుతాం క్లిష్టమైన సరే టెన్షన్ టైమ్ ఏమైనా రిస్క్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆ రిస్క్ని భయపడి వెనక్కి అడుగు వెయ్యకూడదు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లెమ్ ఫేస్ ఫేస్ చేసేలా ముందు అడుగు వెయ్యాలా ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యాలి అంటే ఎటువంటి ఎటువంటి కారణాలు కావా ఎటువంటి టెక్నిక్ స్కిల్స్ కావాలో ఫస్ట్ అవి నేర్చుకొని ఆ ప్రాబ్లమ్స్ని ఎదురుకునే ఎదురుకునే లా ఎదురుకుంటాను అప్పుడే మనం జీవితంలో విజయం సాధిస్తాం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భయపడితే మనం జీవితంలో ఎప్పడు విజయం సాధించగలగం సో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి కానీ మనం భయపడకుండా వాటిని ఎదురుకోవాలి అప్పుడైతే మనం జీవితంలో గెలుస్తాము నే నేను కూడా అంతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన కూడా వాటిని ఎదురుకునేలా ఫస్ట్ వాటిని ఎలా ఎదురుకోవాలో అని ఫస్ట్ ఆలోచించి ఎదురుకుంటా ఇలా ఆఫీసులో గొడవలు కానీ ఎలాంటి క్లిష్ట సమయంలో ఆఫీసులో కూడా ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఎటువంటి టాస్క్లు వచ్చిన పని పూర్తి చేసి వెళ్లాలనే ప్రయత్నిస్తాను మ్యాక్సిమం వేరే వాళ్ళకి వదిలి పెట్టను అప్పుడైతేనే నాకు ఆఫీసులో నా పోసిషన్ కూడా పెరుగుతుంది నా జీతం కూడా పెరుగుతుంది